హలో డాక్టర్ అనంత్ సార్ మాట్లాడేదా డాక్టర్ నా పేరు తిరుపతి సార్ అది నా పేరు తిరుపతి నేను ఇక్కడ మన ముషిరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను నాకు ఒక త్రీ డేస్ నుంచి వైరల్ ఫీవర్ ఉంది సార్ దాని గురించి అంటే వైరల్ వైరల్ ఫీవర్ అంటే ఎట్లంటే ఒ ఒక్కొక్కసారి ఫీవర్ ఎక్కువ వస్తుంది సార్ నెక్స్ట్ డే తక్కువ అవుతుంది ఆల్టర్నేట్ డే ఎక్కువ పెరుగుతు ఉంది లూస్ మోషన్స్ అవుతున్నాయి కోల్డ్ అయితే కొంచెం డైలీ ఒక త్రీ ఫోర్ టైమ్స్ అవుతున్నాయి సార్ ఓ మొన్న నైట్ బయట తిన్నాను ఫాస్ట్ ఫుడ్ అప్పుడు నెక్స్ట్ డే నుంచి జరా వై ఫీవర్ ఎక్కువ అవ్వడం అంటే ఎట్ల ఉంటుంది అంటే ఫివర్ ఒకరోజు ఫీవర్ ఉన్నట్టు ఉంటుంది నెక్స్ట్ డే తక్కువ అయిపోయినట్టు ఉంటుంది ఇంకా మోషన్స్ అయితే త్రీ ఫోర్ టైమ్స్ వస్తున్నాయి డైలీ కోల్డ్ కూడా ఉంది ట్యాబ్లెట్స్ అంటే నార్మల్ ట్యాబ్లెట్ వేసుకున్నాను డోలో ఒక ట్యాబ్లెట్ వేసుకున్నాను కాద్ కాద్ చూపించుకోలేదు ఇంకా

హాస్పిటల్కు ఏమన్న రమ్మంటారా వద్దంటారా హాస్పిటల్కు రమ్మంటారా ఒకసారి చెక్ చేస్తే లైక్ ఎప్పుడు దాకా ఉంటారు డాక్టర్ ఇప్పుడు నైట్ ఎయిట్ దాకా ఉంటారా ఓకే నేను హాస్పిటల్కు వచ్చి మీకు కలిస్తే అవుపోతుందని అనుకుంటున్నాను

హాస్పిటల్కి ఈవినింగ్ అట్ల వస్తాను డాక్టర్